న్యూస్ పేపర్ చదవమని చెప్పి పిల్లల్ని మేము చాలా సార్లు అంటు ఉంటాము ఎందుకంటే న్యూస్ అనేది తెలియాలి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇన్ఫర్మేషన్ అనేది అందరి దగ్గర ఉండాలి ఇన్ఫర్మేషన్ ఎంతుంటుందో మన దగ్గర నాలెడ్జ్ మన జ్ఞానం కూడా అంతే పెరుగుతుందన్నమాట ఆ మళ్ళీ పిల్లలకు పక్కనుండి వాళ్ళకి ఒక్కోక్కసారి చదివి వినిపిస్తూ ఉంటాను ఒక్కోక్కసారి ఏంటంటే వాళ్ళనే చదవమని చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎంత ఎక్కువుంటే మన దగ్గర నాలెడ్జ్ ఎంతగానో ఉంటుంది మళ్ళీ న్యూస్ పేపర్లో ఎక్కడన్నా ఏమైనా కూడా స్టాక్ మార్కెట్స్ని మళ్ళీ జాబ్స్ ఏమైనా పడ్డాయా లేవా వాళ్ళు చూసుకోవచ్చు మళ్ళీ లోకల్లో జరిగేవి మళ్ళీ ఇంటర్నేషనల్లో జరిగేవి ఇవన్నీ కూడా మనకు తేలుస్తాయిన్నమాట